ఎదటి వారు ప్రేరేపించడం వలన నా నృత్య నా డ్యాన్సును చాలా ఉన్నతంగా అభివృద్ధి చేసుకుంటాను నాలో ఉన్న మెళకువలు ఏవైనా తప్పులు ఉన్నాయేమో సరిచేసుకుంటాను నా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రేరేపించడం వల్ల నాకు ఎంతో అదురు అదురుగా ఉంటుంది ప్రేరేపన వలన నా తప్పులు ఏమైనా ఉన్నాయా గమనించుకోవడం వల్ల జరుగుతుంది నన్ను నేను సరి దిద్దుకోవడానికి మెరుగుపరచుకోవడానికి ఇది ఒక అంశం అని అనుకుంటున్నాను